నేను స్కూల్లో మరియు కాలేజీలో చదువుకున్నప్పుడు భారతీయ శాస్త్రవేత్తలు గురించి తెలుసుకున్నాను నేను పాఠశాలలో చదువుకునేటప్పుడు సామాన్య శాస్త్రంలో భారతీయ శాస్త్రవేత్తలైన ఎమ్ఎస్ స్వామినాథన్ హర గోవింద్ ఖోరానా బీర్బల్ సహాని యల్లా ప్రగడ సుబ్బారావు పంచానన్ మహేశ్వరి సివి రామన్ ఇంకా చాలామంది గురించి తెలుసుకున్నాను ఇందులో ఎమ్ఎస్ స్వామినాథన్ ఈయన హరిత విప్లవ కార్యక్రమాన్ని ప్ర ప్రవేశపెట్టాడు అత్యధిక దిగుబడిని ఇచ్చే గోదుమ మరియు సంగర రకాలను బంగాళదుంప నానా రకాలను ఉత్పత్తి చేశారు అలాగే హర గోవింద్ ఖోరానా ఈయన జన్యు స్పృతిని వెలుగులోకి తెచ్చాడు ఈయన జన్యువుని కృత్రిమంగా లాబోరేటరీలో సంశ్లేషణ చేశాడు అదుకుగాను ఈయనకు నోబెల్ బహుమతి లభించింది అలాగే యల్లాప్రగడ సుబ్బారావు ఈయన జీవ రసాయన శాస్త్రవేత్త మరియు వైద్యరంగంలో కూడ చాలా సేవలు చేశాడు ఈయన ఫోలిక్ ఆమ్లం టెట్రా సైక్లిన్లు క్యాన్సర్ నిరోధక ఔషధాలను ఉత్పత్తి చేసే పద్ధతిలోనూ అభివృద్ధి చేశాడు అందుకు ఈయనకు నోబెల్ బహుమతి వచ్చింది అందుకే ఈయనను అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని కూడ అంటారు అలాగే సివి రామన్ ఈయనకు రామన్ ఎఫెక్ట్కి గాను నోబెల్ బహుమతి వచ్చింది బీర్బల్ సహాని ఈయన వివిధ బీజాలకు ఈయన ఫస్టు పురా పుర వృక్ష శాస్త్రానికి అనేక సేవలు చేషిండు నివృత భీజాలకు సంబంధించి వృక్షశిలాజాలను కనుగొన్నాడు అలాగే ఖండాల కదలికలా సిద్ధాంతాన్నీ కూడ రుజువు చేశాడు ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు ఇంకా చాలామంది ఉన్నారు భారతీయ గణిత శాస్త్రజ్ఞులు ఆర్యభట్ట భాస్కరాచార్య శ్రీనివాస రామానుజన్ యుకలిడ్ పైథాగరస్ ఇంకా చాలామంది భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఉన్నారు ఇందులో మనం శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజుని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాము శ్రీనివాస రామానుజన్ శుద్ద గణిత శాస్త్రజ్ఞుల్లో చాలా ప్రసిద్ధి చెందినవాడు ఈయన పరిశోదలన్నీ ముఖ్యంగా అన్నీ సంఖ్యావాదానికి చెందినవే ఈయన పదిహేడువందల ఇరవైతొమ్మిది అనే నంబరు శ్రీనివాస రామానుజన్ నంబర్ అని అంటాము